హలో నమస్తే సార్ బాగున్నాము సార్ మీరు ఎలా ఉన్నారు నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను సార్ మన తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత దేశంలోని టాప్ టెన్ విశ్వవిద్యాలయాలో ఒకటిగా ఉండడానికి దాని అధ్యాపకులు విద్యార్థులు మరియు నిర్వాహకులు కలిసి కృషి చేయాలి సార్ నాణ్యత మరియు సంబంధితమైన విద్య విశ్వవిద్యాలయం క్రింది స్థాయిల విద్యార్థులకు అత్యున్నత నాణ్యత మరియు సంబంధితమైన విద్యను అందించడానికి కృషి చేయాలి దీనిని అధిక నాణ్యత గల అధ్యాపకులు ఆధునిక విద్యా సదుపాయాలు మరియు శ్రద్ధగల విద్యార్డుల మద్దతుతో సాధించవచ్చు అంతర్జాతీయ కనెక్టివిటీ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ కనెక్టవిటీని పెంచుకోవాలి ఇది విద్యార్థులకు అంతర్జాతీయ అనుభవాలను అందించడం అంతర్జాతీయ భాషలను బోధించడం ద్వారా సాధించవచ్చు ఆవిష్కరణ మరియు సృజనాత్మకత విశ్వవిద్యాలయం ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించాలి ఇది పరిశోధన మరియు అభ అభివృద్ధిని తప్పక ఇవ్వడం విద్యార్థులకు సృజనాత్మకత వ్యక్తీకరణకు అవకాశం అందించడం ద్వారా సాధించవచ్చు సార్ సమాజానికి సేవ విశ్వవిద్యాలయం సమాజానికి సేవ చేయడానికి కృషి చెయ్యాలి ఇది స్వచ్చంద సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం సమాజ సమస్యలను పరిష్కరించడానికి పరిశోధన చేయడం మరియు విద్యార్థులకు సమాజాన్ని మార్చడానికి సాధనలు ఇవ్వడం ద్వారా సాధించవచ్చు ఈ కీలక అంశాలపై దృష్టి పెట్టడం ద్వారా తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత దేశంలోని టాప్ టెన్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంది అధ్యాపకులు మరియు అధ్యాపకులు మరియు విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించటం విశ్వవిద్యాలయం అధ్యాపకులు మరియు విద్యార్థులను అత్యున్నత నాణ్యత మరియు సంబంధితమైన విద్యను అందించడానికి ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించవచ్చు ఇది మన ప పరిశోధన బోధన మరియు సమాజ సేవకు ప్రతిఫలాలుగా ఉంటుంది సార్ సరే సరే సార్ ధన్యవాదములు